మీరు వేసిన మొదటి ప్రశ్నకు దగ్గరలోని కాలేజీలో ఏయే కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయి విద్యార్థులకు అంటే విద్యార్థులు ఇక్కడగా చెప్పాలంటే కాలేజీల్లో హెచ్ఈసీ బైపీసీ స్ సిఈసీ ఆ తరువాత ఎంపీసీ ఇలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ కొంత మంది విద్యార్థులు వృత్తిపరంగా కోర్సులు ఎన్నుకోవాలంటే కొంచెం దూరంగా వెళ్ళాలి చుట్టూరా ఇవే కోర్సులు చలామణిలో ఉన్నాయి ఇవి త్వరితగతిన వారిని వారి కాళ్ళ మీద వారిని స్వతహాగా నిలుచోబెట్టలేవు కాబట్టి వృత్తిపరంగా అయితే తొందరగా వారు అందుకోవాల్సిన చేరుకోవాల్సిన చోటికి లేకపోతే అందుకోవాలసిన ఉపాధి వారు అందుకోగలుగుతారు కాబట్టి ఇక్కడ కాలేజీల్లో అయితే దీర్ఘకాలిక కోర్సులు మాత్రమే ఉన్నాయి దీర్ఘకాలిక కోర్సులు లాగా అంటే ఇప్పుడు ఇంటర్ చదివారు అనుకోండి ఇంటర్ చదివిన తరువాత డిగ్రీ చేయాలంటే మరొక మూడు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాలు చదివిన తరువాత మళ్ళీ ఏదైనా వృత్తిపరంగా ఏదైనా కోర్సులు చేయాలన్నా అది ఒక రెండు సంవత్సరాలు ఇలా చేస్తే కానీ వారు వారు ఆ స్థాయికి ఉద్యోగ స్థాయికి చేరుకోలేరు కాబట్టి విధ్యార్థులకు చదువులు చదువుతూ వెళుతున్నారే కానీ వాళ్ళ గమ్యం వారు ఏం చేయాలనుకుంటున్నారు ఏ నేపథ్యంలో వాళ్ళు చ కొనసాగించాలి అనుకుంటున్నారు అనేదాన్ని చూసుకుంటే వారు తొందరగా వృత్తిపరంగా వెళితేనే వారి నిపుణత నైపుణ్యము మొదటి నుంచే వారు అందులో ని నైపుణ్యంలో రాణించగలుగుతారని అభిప్రాయము అది ఒక రీతిగా చెప్పాలంటే మరి తొందరగా జీవితంలో సెటిల్ అవుతారు అనేసి చిరస్థాయికి వారు ఇంకా అంచెలు అంచెలుగా ఎదగగలుగుతారని వారి అభిరుచులు మేరకు ఇంకా మునుముందు స్టడీస్ క చేరుకోగలుగుతారని లే లేక కొనసాగించుకోగలుగుతారని అభిప్రాయము ఇక్కడ వృత్తి విద్యా కోర్సుల్లో ఒక గమనిక ఏంటంటే పాలిటెక్నిక్ ఒకవేళ వాళ్ళు తీసుకున్నట్టయితే దాని తరువాత వాళ్ళు డైరెక్టుగా ఇంజనీరింగ్ కోర్సులు ఈరోజు ఇంజనీరింగ్ కోర్స్ విద్యార్థులు కూడా మరీ ఎక్కువ సమయాలు వారు కోర్సులు తీసుకున్నా వారి ఇన్టర్న్షిప్లో కానీ లేకపోతే వారి ప్రాక్టికల్ దీంట్లో కానీ అంత అభిరుచి పెట్టినా వారికి అక్కడ దాటి కాలేజీలో కోర్సులు పూర్తయిన తరువాత వారికి ఉద్యోగాలు రావట్లేదు సో నా ఉద్దేశంలో అయితే బిడ్డలు టెన్త్ అయిపోగానే పదవ తరగతి పరీక్షలు పూర్తి ఆవగానే వారు ఏ ఏ ఏ ఏ రూట్ని సెలెక్ట్ చేసుకోవాలని అది వాళ్ళు ఆ గోల్ సెట్ చేసుకుంటే ఆ ఆ దిశలకి వారు ఆ వృత్తి విద్య కోర్సులను వాళ్ళు చేపట్టుకోగలుగుతారని గలరని లేక చేసుకోగలరా చేసుకోవాలని నా ఉద్దేశం కాబట్టి ఇక దూరవిద్య అవును వీళ్ళు వీళ్ళుగాను ఒకవేళ డిగ్రీయే కావాలి అని అనుకుంటే వృత్తి విద్యా చేసుకుంటూ కూడా టెక్నికల్ కోర్సులు ఐటిఐ లాంటివి లేక ఏఎన్ఎం జేఎన్ఎం లాంటివి చేసుకుంటూ లేక ఇంకేదైనా పాలిటెక్నిక్ కోర్సెస్ చేసుకుంటూ కూడా వీరు దూర విద్యను కూడా అభ్యసించుకుంటూ వాళ్ళ డిగ్రీని కంప్లీట్ చేసుకోవచ్చు సో విద్యకు విద్యకు వయసు లేదు కాబట్టి విద్య ఎప్పుడైనా వారి వారి అవకాశం కొద్ది వారు దాన్ని చదివి పూర్తి చేసుకోవచ్చని వారు సంపాదించుకోవచ్చని వారు చేరుకోవాల్సిన గమ్యాలు తొందరగా చేరుకోవచ్చని తొందరగా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండగలుగుతారు వారి స్వతహాగా వారు ఉపాధిని సంపాదించుకోగలుగుతారని నా అభిలాష నా ఉద్దేశము సో కాబట్టి చదువు అనేది బిడ్డలని ఒక సంస్కార వంతులుగా ఒక మంచి స్థాయిలోకి నిలబెడుతుందని తరువాత దాన్ని ఎన్నుకోవడంలోనే ఒక గొప్ప ఆలోచన కలిగి ముందు నుంచే గొప్ప ఆలోచన కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను ఆ ఆలోచన మేరకు వారు కనుక వారి అడుగులు వేస్తే తప్పకుండా విజయవంతమైన జీవితాన్ని వారు చక్కగా అనుభవిస్తారు దీని వలన వారికి ఎటువంటి ఒక రిపెంటెన్స్ లేక పశ్చాత్తాపం అయ్యో నేను ఇది ఎందుకు చేసానే నేను అది చేస్తే బాగుండేదే అన్న ఆ పశ్చాతాపం అనేది రాదు కాబట్టి ముందుగానే వారు ఏం చేయాలనుకుంట్నారు ఎలా చేయాలనుకుంటున్నారు ఎలా అడుగులు వేయాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో అది ఆ ఉద్దేశాలన్నీ కూడా ఒక గ్రాఫ్ లాగా వాళ్ళు అయితే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాంలో వారు అటెండ్ అయి అయినా వారి సలహాల మేరకు లేక వారి గోల్స్ని వారి ముందు పెడితే వారు దాని సూచన మేరకు వారు చెప్పే అభిప్రాయాలను బట్టి వారు ముందు ముందుకు కాలే ముందుకు కాలు పెడితే తప్పకుండా ఆ గమ్యాన్ని తొందరలో చేరుకోగలుగుతారని నా ఉద్దేశము తరువాత ఎక్కువ ఖర్చుతో కూడిన ఉద్దే చదువుల కంటే కూడా చిన్నచిన్న వృత్తిపరంగా తీసుకొనే శాఖల్లో ఉద్యోగాలు కూడా ఎంతో మంచి స్థాయిని వారికి కల్పిస్తాయి ఎందుకు అనగా రాను రాను ప్రమోషన్స్ మేర వారు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ వ్రాసినా ఆ ఆ స్థాయికి వారు చేరుకోగలుగుతారు ఒకరు ఒక ఎగ్జాంపుల్గా ఒకరు సీరియస్గా వారు ఇంజనీరింగ్ పాసయ్యి మూ మూడు నాలుగేళ్ళు వాళ్ళు చదివిన తరువాత మళ్ళీ ఇది వాళ్ళు ఒకవేళ గ్రూప్ వన్నో గ్రూప్ టువో వ్రాసి వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయినా కానీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఆ స్థాయి నుంచి మరి ముందుకి వెళ్ళడానికి వారికి ఇంకా మరి మళ్ళీ చదవాలి కాకపోతే వీళ్ళు పాలిటెక్నిక్ చేసో లేకపోతే ఐటీఐ చేసో వారు ఒకవేళ చిన్న ఉద్యోగాలల్లో వాళ్ళు కానీ సెలెక్ట్ అయినా కానీ అప్రెంట్షిప్ చేసి సెలెక్ట్ అయినా కానీ వారికి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళు కూడా అదే స్థాయికి చేరుకోగలుగుతారని కాబట్టి తొందరగా స్థిరపడటమే కావాలి కానీ ఎంతసేపు చదువులు చదువులని దానికి డబ్బులు వెసులుబాటు తల్లిదండ్రుల యొక్క ఆదాయం ఇవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఏదో తొందరలో వారు ఎన్నుకొని చక్కటి మార్గాన వారి చదువులు కొనసాగించుకోవాలని నా ఉద్దేశం ఇంకా చదువులకి కొనసాగాలి అని అన్నా చదువులలో మరి చక్కగా మార్పులు స్కోర్ చేసే వాళ్ళు ఉంటారు తరువాత యావరేజ్గా ఉంటారు లేక క్రింది స్థాయి అంటే బార్డర్ బార్డర్ మార్క్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారు బార్డర్ మార్క్సో లేకపోతే యావరేజ్గానో చదివే వాళ్ళు తొందరగా సెటిల్ అవడానికే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్స్లో వీరు తొందరగా రాణించలేరు కాబట్టి వృత్తి విద్యా కోర్సులు తీసుకుంటే తప్పకుండా వారు వారి యొక్క జీవిత ఆశయాల్ని నెరవేర్చుకోగలుగుతారు వారు ఎక్కడా ఎవ్వరికీ తీసిపోరు కాబట్టి వారి నిపుణత నైపుణ్యం చక్కగా దీంట్లో సాధించుకుంటారు అనేసి నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఇక బ్రెయిన్స్ బాగా బ్రెయినీ లేక ఫస్టింగ్ ఫస్ట్ వచ్చే పిల్లలు బాగా తెలివైన పిల్లలు ఉంటే కనుక వారు చదువులో రాణించగలిగే అంత స్థాయి ఉంటే తప్పకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్ని కంపీట్ చేసి చక్కటి మార్కులతో చక్కటి శ్రేణులతో వారు వారి యొక్క ప్రతిభను చూపించుకుంటూ ముందుకు సాగాలని నా ఉద్దేశము కాబట్టి వారు మన దేశాన్ని నడిపించాలంటే మన దేశ పురోగతికి వీరు మంచి మూల స్తంభాలుగా ఉండాలి అంటే మంచి కాంపిటిషన్స్ తోటి వీరు రాణించి ప్రజానీకానికి ఎంతో సహాయపడే విధంగా ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో అలాగే వెలుగొందాలని తరువాత మన ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే బిడ్డలుగా విద్యార్థులు ఉండాలని తరువాత ఎటువంటి అల్లర్లల్లో ఎటువంటి విషయాలలో వీరు జోక్యం చేసుకోకుండా చదువును మాత్రమే వారి యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని దానికి దానిపై వారి గ వారు గమనించుకొని ముందుకు సాగితే తప్పకుండా వారు ఇటు తల్లిదండ్రులకు కానీ ఇటు సమాజానికి కానీ వారు వారి ఇండివిజ్యువల్గా కూడా వారి సొంత విషయాలల్లో కూడా వారు ఒక మంచి ప్రతిభను సాధించుకోగలుగుతారు తరువాత వీరు ఎంతో గొప్ప పేర్లు కూడా సంపాదించి పెట్టగలుగుతారు వారు అట్టాంటి బి అట్లాంటి విద్యార్థులు ఎంతగానో ముందుకు మన మన దేశాన్ని తీసుకో తీసుకెళ్ళగలుగుతారు ఇంకొకటి ఒక చదువులు మాత్రమే కాదు క్రీడా రంగాల్లో కూడా విద్యార్థులు తమదైన శైలిని నిరూపించుకోగలుగుతారు ఒకవేళ ఆవరేజ్ బిలో ఆవరేజ్ పిల్లలు విద్యార్థులు అయి ఉంటే కనుక వారు వారి ప్రతిభను మరీ ఆ క్రీడా రంగాల్లో వారు చూపించుకోవచ్చు వారు ఆర్ట్ డాన్స్ ఏదైతేనేమి వారు చూపించి వారి మనుగడ సాగించుకోవచ్చు ఇలాగా ఈ క్లాసెస్ ఈ స్కూల్స్ ఈ స్పెషల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ వగైరా వెళ్ళాలంటే కొంచెం దూరంగానే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వారి ఉద్దేశాలు వారి జీవిత ఆశయాలు వారి దృక్పథము వారి ప్రతీ ఆలోచన వారి సెలక్షన్ని మేరకు అది దా అది ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగానే వారు వారి రుచి ఎక్కడుందా ఎందులో ఉందా అని తల్లిదండ్రులైన వారు కూడా గమనించుకొని తోటి ఉపాధ్యాయుల తోటి కూడా వారి సలహాలు మేరకు మరి ఎక్కడ ఈ బిడ్డడు ఎక్కడ విద్యార్థి ఎక్కడ రాణిస్తున్నాడో ఎక్కడ వెనకగా ఉంటున్నాడో గమనించుకొని అలాగా వారిని ముందుకు నడిపించాలని నా ఉద్దేశము కాబట్టి ఈ విషయాలలో విద్యార్థులు తగిన చక్కటి సలహాలు మేరకే ముందుకు వారి యొక్క జీవితాలు సాగించుకోవడానికి ఉంటుంది